భారతదేశం శాస్త్రీయ జానపద మరియు సమకాలీన శైలులను కలిగి ఉన్న గొప్ప నృత్య రూపాలను కలిగి ఉంది కొన్ని ప్రసిద్ధ నృత్య రీతుల గురించి ఇక్కడ ఒక సంగ్రహలోకనం ఉంది శాస్త్రీయ నృత్యాలు చూసినట్లయితే భరతనాట్యం తమిళనాడులో ఉద్భవించిన భరతనాట్యం దాని వ్యక్తీకరణ కథనానికి క్లిష్టమైన పాదాలకు మరియు ముద్రలకు చేతి సంజ్ఞలు ప్రసిద్ధి చెందింది కథక్ ఉత్తర భారతదేశంలో వర్ధిల్లుతున్న కథక్ దాని సొగసైన కదలికలు కథా అంశాలు మరియు కుమ్ గ్రుస్ చిల్ లయబద్దంగా ఉపయోగించడం ద్వారా వర్గీకరించబడుతుంది ఒడిస్సీ ఒడిస్సీ నుండి వచ్చిన ఒడిస్సీ దాని మనోహరమైన భంగిమలు ఇంద్రియాలకు సంబంధించిన శరీర కదలికలు మరియు త్రిబంగి అంటే మూడు ఒంగిన బంగిమకు ప్రాధాన్యతనిస్తుంది కూచిపూడి ఆంధ్రప్రదేశ్లో ఉద్భవించిన ఈ శాస్త్రీయ నృత్య రూపం శక్తివంతమైన నటనా అంశాలు క్లిష్టమైన పాదపద్మాలు మరియు శక్తివంతమైన దుస్తులకు ప్రసిద్ధి చెందింది కథాకళి ఇది కేరళకు చెందిన ఈ నృత్యం నాటక రూపం దాని విస్తృతమైన అలంకరణ దుస్తులు మరియు నాటకీయ కథనానికి ప్రసిద్ధి చెందింది జానపద నృత్యాలు బాంగ్రా పంజాబ్లోని ఒక శక్తివంతమైన జానపద నృత్యం బాంగ్రా శక్తివంతమైన కదలికలు మరియు ఉల్లాసమైన బీట్లకు ప్రసిద్ధి చెందింది ఇది ప్రత్యేకంగా బైసాఖి పంట పండుగ సమయంలో ప్రదర్శించబడుతుంది గర్భ ఇది గుజరాత్లోని ఒక ప్రసిద్ధ జానపద నృత్యం గర్భా సాంప్రదాయకంగా మధ్య కొండ చుట్టూ వృత్తాకార ఆకృతిలో మహిళలచే ప్రదర్శించబడుతుంది బిహు అస్సాంలోని ఈ జానపద నృత్యం అస్సామీ నూతన సంవత్సరాన్ని జరుపుకునే బిహూ పండుగతో ముడిపడి ఉంది బిహూ నృత్యాలు వారి శక్తివంతమైన స్టెప్పులు మరియు రంగురంగుల దుస్తులతో గుర్తించబడతాయి ప్రసిద్ధ భారతీయ నృత్యకారులు శ్రేయ ఘోషల్ ప్రసిద్ధ నేపద్య గాయని మరియు అప్పుడప్పుడు నృత్యకారిణి శ్రేయా ఘోషల్ చలనచిత్రాలలో తన మధురమైన గాత్రం మరియు మనోహరమైన నృత్య ప్రద ప్రదర్శనలకు ప్రసిద్ధి చెందింది ప్రభుదేవా అద్భుతమైన కొరియోగ్రాఫర్ మరియు డాన్సర్ కూడా ప్రభుదేవా తన వినూత్న నృత్య కదలికలు మరియు శక్తివంతమైన శైలికి ప్రసిద్ధి చెందాడు అతను అనేక భారతీయ చిత్రాలకు కొరియోగ్రఫీ మరియు ప్రదర్శనలు ఇచ్చేవాడు మాధురి దీక్షిత్ ఒక పురాణ నటి మరియు నిష్ణాత నర్తకి మాధురి దీక్షిత్ బాలీవుడ్ చిత్రాలలో తన ఆకర్షణీయమైన వ్యక్తీకరణలను మరియు మనోహరమైన నిత్య ప్రదర్శనలకు ప్రసిద్ధి చెందింది ఇవి కొన్ని ఉదాహరణలు మాత్రమే మరియు భారతదేశం యొక్క విస్తారమైన సాంస్కృతిక ప్రకృతి దృశ్యం అనేక ఆకర్షణీయమైన నృత్య రీతులను కలిగి ఉంది